మేము ఎక్కువ కూరగాయలు మళ్ళ ఒకళ్ళున్నారు రిటైల్ షాపులోనే తీసుకుంటాం ఎందుకంటే హోల్సేల్ షాపులల్లో తక్కువ రేటుకి వస్తాయి రీసెంటుగా ఏదన్న పండుగలు జరిగిన మేము మా ఇంట్లో ఏదైనా ఫంక్షన్లు ఉంటే ఎక్కువ మొత్తం కూరగాయలు పడతాయ్ ఎందుకంటే మేము వేజిటబుల్సే ఎక్కువ వండుతాము కాబట్టి కూరగాయలు భోజనమే పెడతాము కూరగాయలు భోజనమే ఎక్కువ పెడతాము కాబట్టి మాకు కూరగాయలు ఎక్కువ అవసరం ఉంటాయి అవే కూరగాయలు నార్మల్ షాపుకెళ్ళి కొంటే ఎక్కువ రేటు వడతాయ్ అందుకే మేము మార్కెట్టుకు వెళ్ళి మార్కెట్టులో హోల్సేల్ షాపులో ఎక్కువ ఎక్కువ తీసుకుంటాం ఎందుకంటే హోల్షేప్ హోల్సేల్ షాపుల్లో తక్కువ రేటుకి వస్తాయ్ అదే హాల్షేల్ షాల్ షాపులో మేము కూరగాయలు కొంటాం రెండువేలు అయితే అదే బయట షాపుల్లో కొంటే నాలుగు ఐదు వేలు అయితాయ్ ఎందుకంటే బయటవాళ్ళు బాగా రేటుకి అమ్ముతారు హోల్సేల్ హోల్సేల్ పీపుల్ అనేవాళ్ళు తక్కువ రేటుకి అమ్ముతారు ఎందుకంటే వాళ్ళే వాళ్ళే పండించి అమ్ముతారు కాబట్టి ఎక్కువ మొత్తంలో కొంటే చాలా తక్కువ ధర కోస్తది అదే మేము ఆన్లైన్లో షాపింగ్ చేషినామనుకో ఆన్లైన్లో అవి ఎలా కూరగాయలు డామేజ్ అయ్యినాయో మంచిగున్నాయో తెలియదు ఎందుకంటే ఆన్లైన్ అంటే మనం ఫోన్లోనే చూస్తాం ఆ ప్రొడక్ట్ని ముట్టి చూడం కాబట్టి అవి మంచిగున్నాయా ఫ్రెష్ ఐటెంసా లేకుంటే రెండు మూడు రోజులనుంచి ప్యాకేజీ చేసి ఫ్రిడ్జ్లో పెట్టిన ఐటెమ్స్ మనం చూడలేము కాబట్టి ఆన్లైన్ షాపింగనేది నేను ఎక్కువగా ప్రిఫర్ చేయను ఎందుకంటే మనము ఐటెంసుని ముట్టుకోము చూడము అదే రిటైల్ హోల్సేల్ షాపులో అయితే మనమే మార్కెటుకి వెళ్తే మనము ప్రొడక్టుని ఇట్లా ముట్టుకుంటాం చూస్తం కదా అదెట్లుందో ఫ్రె ఫ్రెషుగా మనము ముట్టుకున్నపుడు అవి వాడిపోయినాయా ఫ్రెషియా అని మనం మన కండ్ల ముందట ఉన్న ఐటెంసు చూస్తాము అదే ఫోన్లో అయితే అవి వాడిపోయినవి కూడ ఇట్ల ఎఫెక్ట్ పెట్టి తీయడంవల్ల అవి మంచిగానే కనిపిస్తాయ్ ఫోన్లో వాళ్ళు చెడు చెడు ఉన్న వస్తువు కూడ మంచిగానే కనిపిస్తుంది అది మనం ఫోన్లో అయితే రికగ్నైజ్ చేయలేం అదే హోల్సేల్ షాపుకి వెళ్తే అక్కడ మనం నేరుగా చూస్తాం నేరుగా ముట్టుకుంటాం కాబట్టి అవి ఐటెములు ఫ్రెషుగున్నాయా ఎట్లున్నాయో మనకి తెలుస్తాయ్ మళ్ళి తక్కువ రేటుకొస్తాయ్ అదే ఆన్లైన్లో ఎక్కువ మోసాలు జరుగుతుంటాయ్ కాబట్టి నేను తీసుకోను ఆన్లైన్లో ఎక్కువ రిటైల్ షాపుకెళ్ళి హోల్సేలో తీసుకుంటా మంచి తక్కువ ధరకొత్తాయ్ మంచిగా మేము ఎప్పుడైనా పెద్దమొత్తంలో అక్కడ్నే కొంటాం మళ్ళి మా చుట్టాలకైనా అక్కడనే కొనమని మేము చెప్తాము